చెప్పండి మేడం ఓకే ఏమేమి కావాలి మేడం స్టేషనరీ

ఓకే మేడం పెన్సిల్లో ఏది కావాలి మేడం అప్సరా నట్రాజ్ఆ పెన్సిల్స్ ఉన్నాయి మీకు ఏది

అప్సరా కంపెనియా మేడం ఓకే ఒక ఎన్ని పెన్సిల్స్ ఇవ్వాలి మేడం బాక్స్ ఇవ్వాలా లేకపోతే ఒక సింగిల్ పెన్సిల్ ఇవ్వాలా ఓకే ఓకే బ్లాక్ బ్లాక్ పెన్సు చూపించనా ఎంత ప్రెస్దియ్యాలి మేడం ఎంత రేట్ది ఇవ్వాలి ఐదు రూపాయలవి ఉన్నయి ప పది రూపాయలవి ఉన్నయి ఐదు రూపాయలవా ఇంకా ఈ పెన్స్లో మంచి మంచి కంపెనీలవి వచ్చాయి మేడం ఏవేవి కావాలి నియో పెన్ను ఇంకా పార్క్ అవన్నీ మంచి మంచి పెన్స్ వచ్చాయి ఏది కావాలి కంపెనీ ఏదైనా స్పెసిఫిక్ కావాలా నియో పెన్ మంచిగా ఉంటుందండి సరే బ్లూ పెన్ను ఓకే మేడం ఇస్తున్నాను ఇంకా షార్ప్నర్లు ఎన్ని ఇవ్వాలి ఒకటి ఇవ్వాలా రెండు ఇవ్వాలా పెద్దది ఇవ్వాలా సరే మేడం ఇంకా అదే ఇరేజర్ మేడం ఇరేజర్ ఏది ఇవ్వాలి ఓకే పెద్ద ఇరేజర్స్ అంటే టెన్ టెన్ ఫిఫ్టీన్ రుపీస్ ఉంటయి మేడం ఓకే మేడం తీసుకో చిన్న స్కేల్ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది పెద్దది టెన్ రూపీస్ అలా ఉంటుంది మేడం సరే మేడం తీసుకోండి బిల్లు టూ టూ హండ్రెడ్ అయ్యింది మేడం ఓకే